నాకు ఇష్టమైన మొక్కలు ఏంటంటే మనకి తినటానికి ఆహారం ఇచ్చినవి వంకాయ బెండకాయ దొండకాయ కాకరకాయ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవి అన్నీ మనకి ఏంటంటే పోషకాహారంగా మనం తినడానికి ఉపయోగపడతాయి కాబట్టి అవి ఇష్టంగా మనం పెంచుకుంటాం అయితే పూలు పూలు ఎందుకంటే పూవులు ఎందుకు ఇష్టంగా పెంచుకుంటాం అంటే మన ఇంటి దగ్గర వేసుకున్నాం అనుకో ఏ ఇంటికైన మన అందంగా ఆకర్షణీయంగా మంచి స్మెలు ఇవ్వటం తర్వాత మనకు చాలా అందంగా కనపడతాయి ఒక్కొక్కటి ఇప్పుడు ఏముంది మన గులాబీ మొక్క గులాబీ మొక్క బంతి మొక్క బంతి మొక్క మల్లెపూవు మ మల్లె మొక్క తర్వాత చామంతి మొక్క తర్వాత చాలా ఇలాంటివి అన్నీ కనకాంబరాలు ఇలాంటివి అన్నీ వేసుకున్నాం అనుకో మన ఇంటికి కొంచెం ఆకర్షణమైన అందంగా మనకు ఏమన్న ఆడబిడ్డ ఉన్న చక్కగా కోసుకొని అవి తలలో అలా యూజ్ చేసుకోవడం ఉపయోగించుకోవడం అలాంటివి అన్నీ తర్వాత దేవుడికి మన గమ్మున దేవుడికి దండం పెట్టుకోవాలన్న మనం ఏ బ బయట నుండి ఏమ్ ఏమన్న తెచ్చుకోలేము కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలు పూల మొక్కలు కొన్ని కొన్ని పూలు కోసుకొని ఆ దేవుడు పాదాల దగ్గర పెట్టడం ఇలాంటివి అన్నీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ మొక్కలు పూలు పెంచడానికి నేను ఇష్టపడతాను